మా ప్రాంతంలో ఎక్కువగా పండించేవి మూడు పంటలు వర్షా కాలంలో వరిని మరియు ఉల్లి గడ్డల పంటను ఎక్కువగా పండిస్తారు ఎందుకంటే ఈ పంటలను పండించాలి అంటే ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది అలాగే వీటికి ఎండ కూడా ఎక్కువగా ఉండకూడదు అలాగే వీటికి ముదురు ఉన్న చోట్ల చలిగా ఎక్కువ ఉండకూడదు అందుకే దీన్ని వర్షా కాలంలో పండిస్తారు వర్షా కాలంలో వీటికి నీటి సదుపాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా పండిస్తారు రాష్ట్ర మంతటా వీటిని ఎక్కువగా పండిస్తారు వర్షా కాలంలో రోజు రోజు మనం వర్షంలో అంటే చూసుకోవాలి దాన్ని నీళ్ళ ప్రవాహం ఎంత ఉందో అవన్నీ చూసుకోవాలి నిలి నీటి సదుపాయం మంచిగా చూసుకుని దీని ఈ పంటను పండిస్తే మంచి దిగుబడిని ఇస్తుంది అలాగే ఉల్లి గడ్డల పంటను కూడా మంచి దిగుబడి తేవాలి అంటే నీటి సదుపాయం ఎక్కువగా ఉండాలి అలాగే వాటిని సాగు చేసుకుంటు ఉండాలి వర్షా కాలంలో పండించే పంటలు ఇవి రెండు అలాగే చలికాలంలో ఎక్కువగా పండించే పంటలు వచ్చి పత్తిని పండిస్తారు ఎందుకంటే పత్తికి ఎక్కువగా ఎండ ఉండకూడదు అలాగే వర్షంలో తడవకూడదు అ అలా జరిగినచో అది నష్టాన్ని చేకూరుస్తుంది అలా జరగకుండా ఉండడానికి మనం పత్తిని చలికాలంలో పండిస్తాము అలా పండించినప్పుడు వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నీటి సదుపాయాలు ఎప్పటికప్పుడు ఇస్తు ఉండాలి అలాగే పురుగుల మందులు కొడుతు ఉండాలి అలా చేసిన అలా చేస్తే మనకు మంచి దిగుబడిని ఇస్తుంది పత్తిని వర్షాకాలంలో ఎందుకు వేయరు అంటే అది వర్షంలో తడిస్తే పత్తులు అన్నీ నష్టాన్ని చేకూరుస్తుంది అందుకే పత్తులు అనేవి వర్షాకాలంలో కాకుండా చలికాలంలో వేస్తారు చలికాలంలో మంచి దిగుబడిని ఇస్తుంది అలాగే చలికాలంలో పండే పంట ఇంకా కొన్ని ఉన్నాయి పల్లీలు క్యారెట్లు ఇలాంటి మంచి మంచి పంటలు అన్నీ చలి కాలంలో పండుతాయి ఎందుకంటే వాటికి ఆ చలికాలం అనేది బాగా మంచి ఆరోగ్యవంతమైన టిఫి ఇస్తుంది ఎండా కాలంలో మనం ఎక్కువగా పండించే పంటలు అనేవి మొక్క జొన్నలు ఎందుకంటే దానికి నీటి సదుపాయం ఎక్కువగా అవసరం ఉండదు అది ఎండకి మంచి దిగుబడిని ఇస్తుంది దానికి తగినంత నీటిని సేకూరిస్తే అది మంచి దిగుబడిని ఇస్తుంది దానికి కావాల్సిందల్లా మంచి నీరు కొన్ని ఔషదాలు అవన్నీ మనం ఇస్తే మంచి పంటను ఇస్తుంది అలాగే మంచి దిగుబడిని ఇస్తుంది ఎండాకాలంలో ఇంకా కొన్ని పంటలు పండిస్తాము జొన్నలు కూడా జొన్నలు కూడా ఇంతే వర్షాలకు ఎక్కువగా అవి కర్ కర్రెగా అవుతా ఉంటాయి జొన్నలు అలా అని అలా దీన్ని వర్షా కాలంలో వేయరు ఎండాకాలంలో వేస్తే అవి మంచిగా పచ్చగా మంచిగా పసుపు రంగులో ఉంటుంది వాటిని తిన్నప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటాం ఎండాకాలంలో ఇంకా జొన్నలను బాగా పండిస్తాం ఎందుకంటే అందులో వాటికి నీటి సదుపాయం ఎక్కువగా ఉండకుండా తక్కువ ధర నీటితో మంచిగా పంటలు పండించవచ్చు అలాగే ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి కూరగాయలు అవి కూడా కొన్ని నీ కొంత వరకు నీటి సాయం ఇస్తే మంచి కూరగాయలు పండించవచ్చు వర్షాకాలంలో వరితో పాటు కొన్ని కూరగాయలను పెట్టుకోవచ్చు ఆ వరితో పాటు కూరగాయలు కూడా మంచి దిగుబాటులను ఇస్తుంది మా ప్రాంతంలో ఇలాగే చేస్తారు ఎందుకంటే అటు వరిని చూసుకుంటారు ఇలా కొన్ని కూరగాయలను కూడా వేస్తారు కూరగాయలలో టమాటాలు బెండకాయలు మరియు మిర్చీలు ఈ మూడు పంటలు బాగా పండిస్తారు ఎందుకంటే వీటికి నీటి సదుపాయం ఎక్కువగా కావాలి అందుకే వీటిని వర్షాకాలంలో ఎక్కువగా పండిస్తారు టమాటాలకు బాగా నీటి అవసరం ఉంటుంది ఎందుకంటే అవి ఎర్రగా కాయాలి అంటే నీటి సదుపాయం ఎక్కువగా ఉండాలి మిర్చీలకు కూడా అంతే నీటి సదుపాయం తోటి అది బాగా సరుగు వస్తుంది నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పంటలను పండిస్తాం చలికాలంలో ఇంకా కొన్ని పంటలు కూడా పండించవచ్చు ఏవి అంటే బెండకాయలు ఇంకా బెండకాయలు ఇంకా ఆలు ఇలాంటివి అన్నీ పండించవచ్చు ఎందుకంటే చలికాలంలో వాటికి తగినంత పోషక ఆహా ఆహారాలు వస్తాయి దాని వల్ల అది మంచి దిగుబాట్లను ఇస్తుంది చలికాలంలో వాటికి ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదు అలాగే ఎండ కూడా ఎక్కువగా పడకుండా ఉంటే అది మంచి దిగుబాట్లను ఇస్తుంది మరీ ఎండా కాలం వేసినప్పుడు బెండకాయలు అనేవి కర్రెగా అయ్యి నష్టాన్ని చేకూరుస్తాయి అందుకనే వాటిని చలికాలంలో లేదా వర్షాకాలంలో వేసి మంచి దిగుబడులను సాధిస్తాము